మాకు పశువులు ఉంటే రోజు ఉదయాన్నే లేచి వాటి ప్రదేశాన్ని శుభ్రం చేసి వాటికి నీళ్లు ఆహారం అందిస్తాను అలానే వాటికి ఏ ఇబ్బంది లేకుండా ఆ ప్రదేశాన్ని నీట్గా ఉంచడానికి ప్రయత్నిస్తాను అలానే పశువులకు ఆరోగ్యంగా ఉండే ఆహారం పెట్టేలా చూస్తాను అదే కాకుండా పశువులకి ఎటువంటి అనారోగ్యం వచ్చినా తక్షణమే దానికి నివారణ చేయించేలా చూసుకుంటాను దాని చుట్టూ ఉన్న ప్రదేశం నీటిగా ఉండేలా చూసుకుంటాను